ఎనిమిది లక్షల డెబ్భై ఐదు వేల నూట నలబై మూడు ఏడు లక్షల యాభై ఒక్క వేల పద్మూడు నాలుగు వేల నాలుగు వందల యాబై మూడు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై మూడు ఐదు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు